విజయనగరం జిల్లాలో హోల్ సేల్ మార్కెటింగ్ ఎక్కువగా ఉండటం వలన నీటి పారుదల సౌకర్యాలు ఉండటం వలన పరిశ్రమలు రావటం వలన ఇక్కడ జీవన ఉపాధికి అన్ని రకాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా జీవిస్తున్నారు వాళ్ళు ఎక్కువగా ఇక్కడ వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ సంబంధించిన వాళ్ళందరు కూడా ఇక్కడకి వచ్చి మాతోపాటు కలిసిపోయి హిందీతో పాటు తెలుగు కూడా నేర్చుకోని ఎక్కువగా వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ తెలుగు కూడా మాట్లాడటం వలన తెలుగు వారు కూడా హిందీ మాట్లాడటం వలన కూడా తెలుగు హిందీ భాషలు ఎక్కువగా అభివృద్ధిని చేయగలిగాము అదే విధంగా ఇక్కడెక్కువగా తెలుగు మాట్లాడేవారు సంఖ్య గణనీయంగా పెరుగుతుంది హిందీ నేర్చుకోని హిందీ మాట్లాడేవారి సంఖ్య కూడా చాలా ఎక్కునగానే పెరుగుతుంది అందులన ఇప్పుడు తెలుగు భాష అనేది హింది భాషను అదే విధంగా ఒరిస్సాలో ఉన్న భాషను కూడా ప్రభావితం చేస్తుంది ఈ భాషలను తెలుగు బాష అనేది అభివృద్ధి చేయడంలో ముందడుగుగా ఉంది